తెలుగు రాష్ట్రాలలో ఉదాహరణగా ఉన్న కళాకారుల్లో ఒకరు అన్నవరపు రామస్వామి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ శాస్త్రీయ భారతీయ వయలిన్ విద్వాంసుడు రామస్వామి ఆర్ట్స్ విభాగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు ఈయన నైన్టీన్ ట్వెంటీ సిక్స్లో ఏలూరులోని సోమవరప్పాడులో జన్మించారు ఆయన చిన్న వయసు నుండి మాగంటి జగన్నాథం చౌదరి వంటి సంగీత విద్వాంసుల వధ్య ఆ తర్వాత విజయవాడలో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు కర్ణాటక సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు గాను రామస్వామి అనేక సత్కారాలతో పాటు జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు సుప్రసిద్ద వయలిన్ విద్య విద్వాంసుడు కావడంతో రామస్వామి సోలో వాద్యకారుడుగా మరియు తోడుగా కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నారు అతను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పదవీ విరమణ చేయడానికి ముందు దాదాపు నలభై సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశారు తొంభై ఆరేళ్ళ మొదటి తరం సంగీత విద్వాంసుడు వయోలిన్ వేణువు మరియు వీణ వంటి అనేక సంగీత వాయిద్యాలలో చాలామంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు అతను చాలామంది విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇచ్చాడని నమ్ముతారు అతను వందన రాగం శ్రీ దుర్గారాగం మరియు త్రినేత్రాది తాళం మరియు వేదాది తాళం వంటి కొత్త రాగాలు మరియు తాళాలను కనుగొన్నారు ఇతర గౌరవాలలో అతను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ యొక్క ఫెలోషిప్ అందుకున్నాడు డాక్టర్ అసవాది ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ అసవాది ప్రకాష్ రావు గారు కవిత్వం మరియు గద్య రచనలకు ప్రసిద్ధి చెందిన దళిత హిందూ రచయిత కళలు మరియు సాహిత్య విభాగంలో ఆయనకు పద్మశ్రీ గౌరవం లభించింది అతను గద్యం పద్యాలు సంకలనాలు మరియు వ్యాఖ్యానాలతో సహా వివిధ సైలులు సుమారు యాభై పుస్తకాలను రచించారు అతను సాహిత్య ప్రపంచానికి చేసిన కృషికి విస్తృతంగా ప్రశంసలు మరియు గుర్తింపు పొందారు డెబ్భై ఐదుకు పైగా రాష్ట్రస్థాయి అవార్డులను సత్కరించారు రచయిత తన స్వగ్రామమైన పెనుకొండలో వివిధ విషయాలపై విస్తృత శ్రేణి పుస్తకాలతో కూడిన ఉచిత లైబ్రరీని ఏర్పాటు చేశారు